పశ్చిమగోదావరి జిల్లా అనేక రకాల ప్రసిద్ధి స్థానిక క్రీడలు మరియు వినోద కార్యక్రమాలతో క్రీడా ప్రియులకు ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలలో కొన్ని క్రికెట్ భారతదేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన క్రీడలలో క్రికెట్ ఒకటి మరియు పశ్చిమగోదావరి కూడా దీనికి మినహాయింపు కాదు జిల్లాలో అనేక క్రికెట్ మైదానాలు మరియు క్లబ్బులు ఉన్నాయి మరియు క్రికెట్ టోర్నమెంట్లు క్రమం తప్పకుండా జరుగుతాయి క్రికెట్ ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఒక గొప్ప మార్గం మరియు ఇది సమాజ భావాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది వాలీబాల్ పశ్చిమగోదావరిలో వాలీబాల్ మరొక ప్రసిద్ధ కీడా క్రీడా జిల్లాలో అనేక వాలీబాల్ కోర్ట్లు ఉన్నాయి మరియు వాలీబాల్ టోర్నమెంట్లు కూడా క్రమం తప్పకుండా జరుగుతాయి వాలీబాల్ వ్యాయామం చేయడానికి మరియు ఆనందించడానికి ఒక గొప్ప మార్గం మరియు ఇది జట్టు కృషిని మరియు స్నేహాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడుతుంది